నాకు బుక్స్ కావాలి సార్ నా పిల్లలకి నాకు కింగ్ సైజ్ బుక్స్ కావాలి కింగ్ సైజ్ బుక్స్ కావాలి సార్ నా పిల్లలకి నాకు రూల్డ్ బుక్స్ కావాలి డబుల్ రూల్డ్ బుక్స్ కేజీకి ఎన్ని వస్తాయి ఓకే రూల్డ్ బుక్స్ కేజీకి ఎన్ని మ కేజీ అన్రూల్డ్ బుక్స్ ఎంత కేజీకి టూ హండ్రెడ్ పేజెస్ ఫోరు బుక్స్ ఆహా బల్క్ ఎన్ని ఎన్ని కేజీసా

ఓకే డిస్కౌంట్ ఇంకా తక్కువ కాదా డిస్కౌంట్

ఓకే మళ్ళీ పెన్సిల్ స్టేషనరీ ఏమి అన్న ఇస్తారా దాని ఎంబడా స్టేషనరీ ఎక్సట్రా అమౌంటేనా ఇస్తాం అండి మేము కానీ మాకు పెన్సిల్ స్టేషనరీ ఏమన్న ఇంకా డిస్కౌంట్ కింద ఇస్తారేమో అని సరే మళ్ళీ మాకు ఒక ఏ ఫోర్ షీట్స్ కావాలి చార్ట్స్ కావాలి థర్మాకోల్ కావాలి దాని రేట్ ఎంతో చెప్తారా ఓకే ఇయ్యండి సార్ థ్యాంక్స్